గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సార్ ఆ ఉన్నాయి సార్ ఎంత రేట్లో కావాలి సార్ మీకు ఓకే మీకు ఏమన్నా మోడల్ అనేది ఒక ఐడియా ఉందా సార్ మీకు ఏ మోడల్ కావాలో రియల్మీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థౌజండ్ పడుద్ది సార్

ఆ ఎయిట్ జిబి వన్ ట్వంటీ ఎయిట్ ర్యామ్ సార్ ఇంకా తరువాత ఇప్పుడు కొత్తగా కూడా వన్ప్లస్ కూడా కొంచెం థర్టీ ఫోర్ అలా పడుతుంది చూడకపోయారా అది ఒకసారి చూస్తారా ఆ ఉంది సర్ ఇంకా కొంచెం మోడల్ కావాలి అయితే ఒక మండే వస్తాయి సార్ ఒక టూ డేస్లో మండే ఇవాళ ఫ్రైడే కదా సార్ మండే వస్తాయి సార్ పర్వాలేదా ఇప్పుడు ఏమైనా ఉన్న దాంట్లోనే తీసుకుంటారా సార్ మీరు ఫోన్ దాని ఫీచర్స్ కూడా అలాగే ఉంటాయి సార్ కానీ దా అది కొంచెం క్లాస్గా వాడుకోవాలి సార్ ఆ ఫోన్ అనేది అది మీకు ఇంకా కొంచెం కాస్ట్లో పర్వాలేదు అంటే ఒక టూ డేస్లో అయితే మన దగ్గరకి మంచి ఫోన్లు అయితే వస్తాయి సార్ ఆ మండే మీరు మరి వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒరిజినల్ ఆ టూ పాస్ ఫొటోస్ వచ్చేటప్పుడు తెచ్చుకోండి లేదు ఇప్పుడే కావాలి అంటే మనకి వివో ఉంది రియల్ మీ ఉంది వివో కూడా ట్వంటీ సెవెన్ వివో ట్వంటీ సెవెన్ ఉంది సార్ వివో థర్టీ ఫైవ్ కూడా వచ్చింది సార్ కొత్త మోడల్ న్యూ మోడల్ థర్టీ ఫైవ్ ఉంది వివో ఓకే రియల్మీ కూడా ఒకటి తెప్పిస్తాను మీకు సోమ మ మండే సోమవారం ఓకే దాని ఫీచర్స్ కూడా బాగుంటాయి సార్ పర్వాలేదుగా ఆ అదీను వన్ప్లస్ కూడా తెప్పిస్తాను అది కూడా ఫీచర్స్ బాగుంటుంది ఓకే సార్ వచ్చేటప్పుడు ఒకా అది వన్ప్లస్ అయితే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అలా పడుతుంది మేము అదే ఒకసారి అవి ఎంతలో ఉన్నాయని మేము వారిని కనుక్కొని నేను మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను ఓకే సార్ థాంక్ యూ సార్